హలో టాక్సీ డ్రైవర్ నేను అంతకముందు బుక్ చేసినది రోడ్ నంబర్ ఒకటి నేను కొన్ని కారణాల వల్ల అర్జెంట్ పనిపైన ముందుకు వెళ్ళాను కాబట్టి మీరు ప్రస్తుతం నేను మూడవ రోడ్లో ఉన్నాను అక్కడికి వచ్చి నన్ను మీ ఆ మీ టాక్సీ ఎక్కించుకోవలసిందిగా కోరుతున్నాను ఇక్కడికి ఒకసారి మీ లొకేషన్ని బట్టి మూడవ రోడ్డు వచ్చి నన్ను నా గమ్యస్థానం చేర్చవలసిందిగా కోరుతున్నాను